ప్రతి ఊరిలో కొంతమంది ఆడవాళ్ళు కలిసి అంటే ఒక్కొక్క వీధిలో కొంతమంది ఆడవాళ్ళు కలిసి ఈ కారాన్ని కొట్టుకోవడం అనేది జరుగుతుందండి అలాగే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రోజు కింద పెట్టుకుంటారు అన్నమాట అలాగ ఎలాగంటే ఇప్పుడు మీ ఇంట్లో ఒక పది మంది ఉన్నామనుకో ఈరోజు మీ ఇంట్లో రేపు మా ఇంట్లో ఎల్లుండి ఇంకొకరి ఇంట్లో అనే టైప్లాగా పెట్టుకోవడం అనేది జరుగుతుంది అలాగే మిరపకాయలను ఒకళ్ళు బాగు చేసి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వాటిని రెండు ముక్కలుగా చేసి ఇవ్వడం కొంతమంది కొంతమంది ఆడవాళ్ళు కలిసి వాటిని రోల్లో వేసి రోకళ్ళతో దంచి మళ్ళీ ఆ రోకళ్ళతో మెత్తగా దంచిన ఏంటి కారం పొడిని జెలెడల్లో వేసి జల్లించి దాన్ని ఒక పళ్ళెంలోని క్యాన్లోని వేసి ఏంటి గట్టిగా వాటిని అద్ది ముంచూతారండీ అలాగే ఆడాలు అందరూ పసుపు కూడా ఆ విధంగానే కట్టుకోవడాలు అనేది జరుగుతుంది మసాలాలు అంటూ పెద్దగా తయారు చేయడమంటూ ఏమి ఉండదండి ఎవరికీ సొంతంగా వాళ్ళ ఇంట్లోనే ఓన్గా ఒకోక్కళ్ళే తయారు చేసుకోవడమనేది జరుగుతుంది సన్నికాలలో మసాలా దంచుకోవడమనేది అప్పటికప్పుడు కూరా ఉండేటప్పుడు అప్పటికప్పుడు సన్నికాయలు దంచుకొని మసాలాను కూరలో వేసుకుంటారు అలా అయితే చాలా బాగుంటుంది అన్నమాట అలాగే ఈ కారం దంచేటప్పుడు ఆడవాళ్ళందరు ఏంటి ఒక అల్పాహారాన్ని తయారు చేసుకొని అందరు ఆ టీ అన్నీపెట్టుకుని చక్కగా అందరు కలిసి పని అయ్యాక తినడం అనేది తాగడమనేది జరుగుతుంది చాలా సంతోషంగా అందరూ నవ్వుతూ తుళ్ళుతూ పని చేసుకుంటూ వేళాకోళం ఆడుకుంటూ ఏంటి చమత్కారం చేసుకుంటూ ముందుకు వెళ్తారండి